హలో అవునండి చెప్పండి ఇప్పుడు మా మార్కెట్లో పొద్దునే వచ్చిందండి స్టాకు వంకాయలు బాగున్నాయి ఎరగెడ్లొచ్చి ఇంకా ఇంకా ఒక వన్ వీక్లో వచ్చి ఇంకా రేట్ పెరిగిపోతుంది అంటున్నారు ఎరగడ్లు తీసుకోనెయ్యండి తరువాతొచ్చి టమోటాలు వచ్చినాయి మునక్కాయలున్నాయి ఆ తరువాతొచ్చి క్యాబేజు క్యారెట్టు బీట్రూట్ ఇవన్నీ ఫ్రెష్ గానే ఉన్నాయండి ఇవన్నీ ఎన్నెన్ని కేజీస్ కావాలి సరే అండి అన్నీ ఒక టెన్ టెన్ కేజీస్ పంపించేయన హోమ్ డెలివరీ ఉందండి మీరు బల్క్గా ఆర్డర్ తీసుకుంటే మేము హోమ్ డెలివరీ చేసేస్తాము అడ్రస్ కానీ మీరు నాకు వాట్సప్ చేసేశారంటే మా డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇస్తాడు తరువాతోచ్చి అల్ల అల్లము మళ్ళీ తెల్లగడ్డ ఇవన్నీ కావాలా సరే అండి రేటొచ్చి ఇప్పుడు క్యారెట్టు బీట్రూటు బీన్స్ ఇవన్నీ కొంచెం రేట్ ఎక్కువే ఉంది కేజీ అరవై రూపాయలు అంటే పది కేజీలంటే ఆరొందల అయిపోతుంది తరువాత ఎరగడ్డొచ్చి ఈ రోజు రేటొచ్చి ఎనభై ఆరు రూపాయలండి అదొక ఐదు కేజీలు చాలా సరే అండి మొత్తము మొత్తము ఓవర్ఆల్గా ఒక ఫైవ్ థౌసండ్ తగ్గరొచ్చిందంటే నేను డిస్కౌంటు చేసి ఇస్తానండి మీకు తప్పకుండా నేను ఈ నెంబర్ నాది వాట్సాప్ నంబరు మీరు మీ అడ్రస్ సెండ్ చేశారంటే నేను మొత్తము అన్నీ పంపిచేస్తాను డెలివరీ బాయ్ దగ్గర మీరు ఫోన్పే ఏవండీ కొత్తమల్లి కరివేపాకు అన్నీ పంపిస్తాను పుదీనా కూడా పంపిస్తాను మళ్ళీ లిస్టొక సారి మీకు పంపించేస్తా వాట్సప్లో మీరు చెక్ చేసుకోండి ఇవి ఇవేనా అనేసి మీరు ఓకే అని చెప్పేశారంటే నేను మొత్తం డెలివరీ చేసి పంపించేస్తాను మీకు తప్పకుండా అండి సాయంత్రం లోపు వచ్చేస్తుంది రేపే కదా ఫంక్షను మేము నైట్ లోపల మీకు డెలివరీ చేసేస్తాం ఓకే సార్ థ్యాంక్ యు సార్